మా ప్రాంతంలో లాఫింగ్ క్లబ్బులు లైనను స్టాండ్ అప్ కామెడీ షోలు అయినను చాలా తక్కువగా జరుగుతాయి ఎందుకంటే మేము ఉండే ప్రాంతం మేము ఉండే ప్రాంతం చాలా చిన్నదైనా చిన్నదిను అలాగే అలాంటి వాటికి ఎక్కువ ప్రత్యేకత లేదు కాబట్టి చాలా తక్కువ జరుగుతాయి జరిగినప్పుడు మాత్రం మా ప్రాంతం నుంచి చాలామందే వెళ్తారు నేను ఇలాంటి షోలకి లేదా క్లబ్బులకి ఎప్పుడున వెళ్ళలేదు ఎందుకంటే నాకు అంతగా ఇష్టం ఉండదు ఏమైనను ఉన్నా కూడా ఇంట్లోనే టే ఇంట్లోని దూద దూరదర్శన్లో చూడ్డానికి ఇష్టపడతాను వాటి గురించి నా అన్ చూసినప్పుడు నా అనుభవం కన్నా మా మిత్రులే కాని మా బంధువులే కాని వెళ్ళినప్పుడు నాకు తెలిసినది ఏమిటంటే చాలా సంతోషంగా ఉంటుంది వాటి యొక్క వాటిని చూడాలంటే మనము కొంత డబ్బులు పెట్టి టికెట్ తీసుకోవాల్సి ఉంటుందని అలాగే వెళ్ళినప్పుడు వాళ్ళకి మంచి అనుభ అనుభూతి కలుగుతుందని ఎందుకంటే వేరే ప్రాంతం నుంచి వచ్చి మా ప్రాంతంలో అవి జరుపుటకు వాళ్ళు పడ్డ కష్టాన్ని కాని వాళ్ళు తెలుపుతున్నప్పుడు మంచి సంతోషం కలుగుతుంది అలాగే అలాగే వాటిని చూసినప్పుడు ఆనందం కూడా కలుగుతుంది వాటికన్నా నేను దూరదర్శన్లో చూడడానికి ఇష్టపడతాను ఎందుకంటే ఇంట్లోనే కూర్చొని అందరితో కలిసి చూడడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి నేను ఎక్కువగా అలాంటి షోలకే కాని కబ్బు క్లబ్బులుకే కాని వెళ్ళడానికి ఇష్టపడను కానీ నాకు తెలిసిన మా బంధువులు మా మిత్రులు వెళ్ళడానికి చాలా ఇష్టపడతారు ఉత్సాహంతో వెళ్తారు మా ప్రాంతంలో అలాంటివి చాలా తక్కువగా జరుగుతాయి కానీ జరిగినప్పుడు చాలా ప్రాముఖ్యంగా జరుపుకుంటారు